ఎవరండీ ఎవరు కావాలి వాసు గారు మీరా రండి చూసానండీ అంటే అప్పుడు అద్దిళ్ళున్నాయి కానీ మీకు అంటే ఒక బెడ్రూమ్ ఉండేది కావాలా రెండు బెడ్రూమ్లు ఉండేది కావాలాండి అదే అదే మీరు నలుగురన్నారు కదా మీ ఆవిడ గారు మీరు మీ పిల్లలే కదా ఒక సింగల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ బయట వరండా వచ్చేది ఉంది అది అది కాకపోతే కొంచెం లోపలకండి మరి సెంటర్లో కాకుండా కొంచెం లోపల ఒక కిలోమీటరు లోపలకెళ్ళాలి అద్దె మూడు వేల ఐదు వందలు అన్నారు అద్దె మూడు వేల ఐదు వందలు అడ్వాన్స్ అడ్వాన్స్ ఒక మూడు వేలు ఇవ్వాలంట మూడు నెల్లకి అగ్రిమెంట్ ఏముండదండి అవి మామూలు ఇల్లే మీరు అగ్రిమెంట్ అంటే మీకు ఎలాంటివంటే పెంట్హౌస్లు లేకపోతే సిటీలో ఉండే ఇళ్ళకి అగ్రిమెంట్లుంటాయి అంటే మీరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు కదా మీకు కొంచెం లోపల ఇల్లే కాబట్టి పర్లేదు మీకు డూ టూ బిహెచ్కే కూడా ఉన్నాయి కొంచెం సెంటర్లో మనం లొకాలిటీకి దగ్గ దగ్గరలో ఉన్నాయి కానీ అవి ఐదు వేలు చెప్తున్నారండి అది కూడా ఐదు వేలు పైగా మూడో స్టెయిర్ పైదాకా ఎక్కాలి మీరు ఇది సింగిలండి అంటే రెండు పోర్షన్లు అంతే సింగిల్ బిల్డింగ్ రెండు పోర్షన్లు ఆ పక్క ఈ పక్క లాగా మూడు వేల ఐదు వందలు రెంట్ నెలకి కరెంట్ బిల్ మీరే కట్టుకోవాలి మోటార్ బిల్లేమో మీ పక్క వాళ్ళు మీరు సగం సగం కింద రెండు పోర్షన్లు కదండీ మరి ఆ వాటర్ బిల్ మాత్రం మారుతు సగం సగం కట్టుకోవాలి అదే కరెంట్ మీటర్ సపరేటే అండీ వాటర్ బిల్ ఎందుకన్నానంటే అది మున్సిపాలిటీ వాటర్ వస్తాయి కదండీ వాడుకునేది అది పన్ను కట్టు సగం సగం కట్టుకోవాలి పన్ను అంతే ఏరియా అంతా మంచిదే అండి కాకపోతే కొంచెం లోపల అంతే ఒక అరగంట ప్రయాణం చెయ్యాలి సెంటర్లో నుంచి అంతే అంతే రోడ్ మె మెయిన్ రోడ్ మీద నుంచి కొంచెం లోపలకి వెళ్ళాలి ఒక కిలోమీటరున్నర మీకేలాగ ఆటో సౌకర్యాలు అన్ని ఉన్నాయండి ఇటువైపు కూడా కిరాణా షాప్లు అవన్నీ ఉన్నాయండి ఇక్కడ దగ్గరలోనే కాకపోతే మీరేదైనా ఎలా చెప్పాలి మీకు ఓక సెంటర్ ము తణుకులో ఇప్పుడు మున్సిపల్ ఆఫీసుంది ఆ సెంటర్కి ఒక అరగంట దూరం ఒక అరగంట ప్రయాణించాలంతే అక్కడ అక్కడ నుంచి అలాగ అంటే అన్నీ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి మంచి సిమెంట్ రోడ్లే ఆ ఏరియా కూడా బాగానే ఉంది ఉన్నాయండి అన్నీ బాగానే ఉన్నాయి ట్యాంకు ఉంది ఇంటిపైన పక్క వాళ్ళంటే వాళ్ళు మారిపోతూ ఉంటారు కదండీ మనం చెప్పలేం అంత లాగ ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే మంచి వాళ్ళు అన్నారు అడిగాను అది కూడా వాళ్ళు మారిపోతారు కదండీ మరి అలాగలాగా వెళ్తూ ఉంటారు కదా సరే మీటర్ అయితే సపరేట్ మీటరే కుళాయి పన్ను మాత్రం కట్టుకోవాలి పెయింట్లు వేసేసుంది పైన సీలింగ్ సీలింగ్తో కూడా ఉందండి డోర్లు కూడా మెష్ డోర్లండి మెష్ డోర్లు దో వర్షాకాలంలో మీకు ఇబ్బంది లేకుండా దోమలు రాకుండా మెష్లు వెసెసున్నాయి కాకపోతే మూడు వేల ఐదు వందలు అదే సింగ్ హాలు బెడ్రూమ్ కిచెన్ వెనకాల బాత్రూము బయట కొంచెం వరండా కింద అంతే సరిపోతుంది కదండీ మంచిదే బా బాగానే ఉంది ఆ మీకిది సరిపోతుందండి బాగా ఏరియా ఏరియా కూడా మంచిదే ఇది సరిపోతుందిలేండి మీకు ఇది తీసేసుకొండి ఇది ఫిక్స్ చేసేయనా కాకపోతే ఆయి పాత పాతవే మూడు వేల రెండు వందలు ఇచ్చుకునేవారంట ఇంకా ఇప్పుడే మూడు వందలు పెంచుకున్నానన్నారు అది మాట్లాడతాను లేండి అది ఒకసారి మనం మీరు కూడా వచ్చారనుకో మీరు నేను కలిసి వెళ్ళి అడుగుదాం ముప్పై రెండుకో ఎంతకో లేదా ముప్పై మూడుకో అడుగుదామండి సరే నండీ రేపు వచ్చేయండి రేపు ఒకసారి మీ బండి వేసుకుని వస్తే వెళ్ళి మీకు ఇల్లు చూపించి నచ్చిందంటే రెండు రోజుల్లో మంచిరోజు చూసుకుని వచ్చేయడమే లోపలికి కొంచెం రేపు వచ్చినప్పుడు నా కమీ నా కమీషన్ కూడా కొంచెం తీసుకురండే సరే పో సరే చూద్దామండి పొద్దున్న వచ్చేయండి అయితే పది పదిన్నర ఆ టైములో రండి వెళ్దాం మీకు చూపించి రెంట్ హౌస్ మిగతావి మాట్లాడుకుందాం ఉంటానండి